పది లక్షలు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు